హలో హలో అపోలో ఫార్మసీయా నాకు కొంచెం ఫీవర్గా ఉంది నా దగ్గర ఫీవర్కి సంబంధించిన కొన్ని మెడిసిన్సు ఉన్నాయి అవి ఎప్పుడు వేసుకోవాలో ఎలా వేసుకోవాలో కొంచెం చెప్పండి దేనికి ఏది సూట్ అవుతుందో కొంచెం చెప్తారా మేడమ్ నా దగ్గర పారాసెటమాల్ సిట్రజిన్ డోలో కొంచెం చూసి చెప్పండి మేడమ్

ఓకే ఓకే థ్యాంక్స్ అండి అవి ఎప్పుడు తిన్నంక వేసుకోవాలా తినక ముందు వేసుకోవాలా కొంచెం చెప్తారా మేడమ్ ఓకే మేడమ్ ధన్యవాదాలు మేడమ్ అలాగే మేడమ్

అలాగే మేడమ్ థ్యాంక్స్ మేడమ్